ఆ నమస్కారమండీ ఎవ్వరు అండి మీరు

ఆ చెప్పండి లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక్క ఇన్షూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరంగా చెప్పండి

నేను మా ఆవిడా ఇంకా మా ఇద్దరు పిల్లలు ఎందుకండీ

అలాగే అండి అంటే ఇప్పుడు మా పిల్లలపేరు ఉన్న పాలసీని ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలి మనం పూర్తిగా అన్ని సంవత్సరాలు డబ్బును కట్టాలా అండి

పాలసీ పూర్తి అయిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా వడ్డీ ఎంత పడుతుందో చెప్తారా సరేనండి నేను ఆలోచించి చెప్తాను ఈలోగా మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి